నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అనేది మొబైల్ ఆర్డర్ చేశాను వివో వి ట్వంటీ ఇరవై ఏడు వి ఇరవై ఏడు మొబైల్ను ఆర్డర్ చేశాను దీని బ్యాటరీ పికప్ అనేది చాలా బాగుంది దీని ఫ్రంట్ కెమెరా అనేది అరవై నాలుగు మెగా పిక్చర్ ఉంది నార్మల్ కెమెరాలో కన్నా ఈ మొబైలు కెమెరాలో ఫొటోస్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి ఇది ఐజిజి నెట్వర్క్ కలిగి ఉంది ఛార్జర్ కూడా స్పీడ్ ఛార్జర్ దీని సెట్టింగ్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నది అందరికీ అనుకూలంగా ఉంది ఫీచర్ ఫీచర్స్ అనేవి అందరికి అర్థమయ్యేలాగా ఈజీగా ఉన్నాయి మొబైల్ మొబైల్ స్క్రీన్ లెంత్ అనేవి ఐదు చుక్క ఒకటి ఇంచెస్ ఉంది దీన్ని ఇంటర్నల్ జిబి అనేది రెండు వందల అరవై నాలుగు జిబి ఉంది